ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న వృత్తి విద్యా శిక్షణ లేక నైపుణ్యాభివృద్ధి అవకాశాలు ఎన్నో ఉన్నాయి అవి వివిధ రంగాలలో వివిధ పరిశ్రమల్లో చాలా అవసరం అవి చాలా దాని అనుగుణంగా ఉంటాయి ఉపాయానికి వ్యవసాయం పర పదార్థాల తయారీ ఐటి ఆతిథ్యం ఇవన్నీ ఒకరికొకరు తోడుగా ఉంటాయి ఇవన్నీ ఫంక్షనల్ ప్రియోర్ లెర్నింగ్ స్వీయ నిర్వహణ ఉపాధి కల్పన శిక్షణ కార్యక్రమం జాతీయ అప్రెం అప్రెంటిన్షిప్ ప్రమోషన్ పథకం కింద వస్తాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ సాధ్యం చేసింది